పల్లె ప్రజలు ఆనంద ఉత్సవాలతో మూడు రోజులు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి ఇది ధనుర్మాసంలో వస్తుంది అన్ని పండుగలు అది ఆధారంగా జరుపుకుంటా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాం సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయం పూర్తిచేసుకుని ఉత్తరాయణంలో ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం అనగా మకర రాశిలో ప్రవేశించటం జరుగుతుంది సంక్రాంతి ఉత్సవాలను కొందరు నెల రోజులపాటు జరుపుకుంటారు దక్షిణ భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పండుగను జరుపుకుంటారు ఈ పండుగ మూడు రోజులను భోగి మకర సంక్రాంతి కనుమ పేర్లతో పిలుస్తారు